నేను చిన్నప్పుడు చాలా ఎక్కువగా అల్లరి చేసే వాన్ని అయితే మా కుటుంబ సభ్యులు అమ్మ నాన్న అందరూ నన్ను ఎక్కువగా మందలించేవారు అయినా సరే నేను అక్కుమ ఎక్కువగా అల్లరి చేస్తూ ఉండేవాడిని అదే విధంగా ఎక్కువ నేను మా ఊర్లో కబడ్డీ ఆటలు ఎక్కువ ఆడేవాడిని నేను కబడ్డీ ఆడేటప్పుడు ఊరందరు కూడా నన్ను ప్రోత్సహించేవారు నన్ను ఎంకరేజ్ చేసేవారు దీనివల్ల నేను ఇంకా బాగా ఆడటానికి అవకాశం ఉండేది అంతే కాకుండా మా ఊర్లో కబడ్డీ నేను చాలా బాగా ఆడతాను ఇది నాలో ఉన్న ఒక ప్రత్యేకమైన విషయము అందుకే నన్ను అందరూ కూడా కబడ్డీ ఆడినప్పుడు నేను ఎక్కువగా నన్ను అభినందిస్తూ ఉంటారు అంతేకాకుండా చిన్నప్పుడు నేను ఎక్కువగా చిన్న వయసులోనే బైకు ట్రాక్టర్ సైకిల్ ఇలాంటివన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది అందుకే నేను మా ఊర్లో ప్రత్యేకంగా కనిపిస్తాను